అంటే ఇప్పుడు పెద్ద వ్యవసాయాలు అంటే ఇప్పుడు ఒక రైతుకి పది ఎకరాలు ఉంటుంది ఇంకొక రైతుకి ఇరవై ఎకరాలు ఉంటుంది ఒక రైతుకు ఐదు ఎకరాలు ఉంటుంది ఒక రైతుకి రెండు ఎకరాలు ఉంటుంది అట్లా ఇప్పుడు ఒక రైతు సన్నం సన్న వడ్లు పది కింటాలో వెళ్ళింది ఇంకొక రైతుకి ఐదు కింటాలో వెళ్ళింది అట్లా ఒక్కొక్క రైతుకి ఒక్కొక్క విధంగా వెళ్తదనమాట పంట అట్లాంటప్పుడు ఏం చేయాలంటే రైతులనే వారు వాళ్ళ పంటని ఎవరికైనా పంటని అమ్ముకోవాలి ఒక రూపాయి వస్తుంది ఇట్లా ఈ ఆశతోనే ఉంటారు అలాంటప్పుడు ఏం చేయాలంటే ఆ పంటని ధర దళారుల ఖజానాలోకి వెళ్ళకుండా చూసుకోవాలి అలాంటప్పుడు ఏమైద్దంటే రైతు చేతికి ఒక రూపాయి లాభం దొరుకుతుంది రైతే రాజు అనే కాన్సెప్ట్ మనకు తెలిసిందే కదా దరలుల చేతికి రూపాయి పోకుండా మనమే కాపాడుకోవాలి అలాంటప్పుడు రైతు బాగుపడుతడు ఎందుకంటే ఇప్పుడూ పెద్ద వ్యాపారులంటే వాళ్ళ దగ్గర చాలా వ్యవసాయం నుంచి అంటే పది ఎకరాలు ఉన్నోడి దగ్గర ఒక ఎకరానికి పది ఎకరానికి చాలా తేడా ఉంటుంది ఇప్పుడు పది ఎకరాలోడు ఒక లోడు పట్టుకుపోయి మార్కెట్లో పెట్టిండనుకోండి చాలా ఉంది కాబట్టి వీడి దగ్గరనే చాలామంది తీసుకుంటారు తక్కువకి ఇస్తారని అదే చిన్న రైతు తనకెళ్ళే ఒక ఎకరంలో కింటాలు వడ్లని పట్టుకుపోయి పెట్టిన కూడా అది చాలా సేపు వెయిట్ చేయాలి ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ మొత్తం ఎక్కడొస్తే అక్కడే తీసుకోవాలని చూస్తారు తప్ప ఇప్పుడు ఎవరు తక్కువ వచ్చింది ఇక్కడనే తీసుకుంటాం అనుకోరు కదా ఇది తక్కువ ఉంది ఎవరు తీసుకోట్లే అట్ల ఇట్లా అని అనుకుంటున్నారు అందుకని ఏం చేయాల్నంటే ఈక్వల్గా అంటే ఎవరి కెపాసిటీని బట్టి వాళ్ళకి అందే విధంగా మనం చర్యలు తీసుకోవాలి అంటే మనం కొనుక్కునే వాళ్ళం కూడా రైతుల దగ్గర్నుంచే నేరుగా కొనుక్కోవాలి మార్కెట్ దాకా వెళ్ళకుండా అట్లాంటప్పుడు ఎమైద్దంటే రైతు కూడా గిట్టుబాటు అవుతుంది మనం కూడా హెల్దిగా ఉంటాం అట్లా